ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి ఇది జిల్లాల వారీగా వర్గాల వారీగా కూడా మారవచ్చు అయితే మీ కొన్ని ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రంగాల్లో కృషి చూపిస్తున్నా కొన్ని అంశాలలో ప్రజల నుంచి విమర్శలు ఎదురుకుంటోంది ముఖ్యంగా వెలుగుల పథకాలు అమ్మ ఒడి వైఎస్ఆర్ ఆసరా చికూటీ పంపిణి వంటి పథకాలు పేదల మధ్య సహాయ పడుతున్నాయని కొందరు భావిస్తున్నారు రైతుల మద్దతు రైతు భరోసా వంటి పథకాల ద్వారా వ్యవసాయానికి కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చారని భావిస్తున్నారు మరియు ఈ రైతుల నుంచి అనేక సమస్యలు ప్రజలు అసంతృప్తితో ఉన్నారు వీటిలో నీటి కొరత పంట నష్టానికి పరిహారం ఆలస్యం వంటి అంశాలలో అసంతృప్తిగా ఉన్నారు మరియు రాష్ట్రాల్లో రుణభారం అప్పులు ఎక్కువయ్యాయని అభివృద్ధి కన్నా సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు ఇది గత ప్రభుత్వంలోనూ చూసినదే ఒక వర్గం ప్రజలు ప్రభుత్వం సంక్షేమ పథకాల వల్ల మద్దత్తు ఇస్తున్నారు మరొక వర్గం అభివృద్ధి తక్కువగా ఉందని భావిస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రజల తుదినిణయం ఎన్ని